ఐస్ క్రీమ్ పార్లరా అండి నాకు ఫైవ్ హండ్రెడ్ ఎమ్ఎల్ యా చెప్పండి మ్యాడమ్ నాకు బటర్స్కాచ్ వెనీలా అవి కావాలండి ఓకే మ్యాడమ్

ఫైవ్ హండ్రెడ్ కావాలండి అవునండి

డిజైను కావాలి నార్మల్ కావాలండి అవి హాఫ్ ఇవి హాఫ్ చేయగలరా అండి ఓకే ఓకే అండి అందుకని మీకు కాల్ చేసాను మీది ఫేమస్ అంట కదా ఈ ఏరియాలో కాస్త ఓకే ఓకే కూల్ డ్రింక్స్ అండి మాకు కరెక్టుగా టైంకి రీచ్ అయిపోతాయా అండి ఐస్ క్రీమ్స్ అన్నీ

ఓకే అండి ఓకే అండి టేస్ట్ మాత్రం ఉండాలండి మరి అన్నీ ఫ్రెష్ క్రీమ్స్ యూజ్ చేయాలి

ఓకే అండి పే చేస్తాం అండి మీరు వస్తాను అన్నారు కదా శాంపుల్ పీస్ ఓకే పంపిస్తాను మరి మీరు శాంపుల్ పీస్ ఇస్తాను అన్నారు కదా అప్పుడు మేము ఆ బాయ్కి ఓకే అండి ఓకే అండి మేము మీకు వాట్సాప్ లో అడ్ర అడ్రసు చేసి పంపిస్తాను ఓకే అండి పంపిస్తాను థ్యాంక్ యూ